హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మొబైల్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నారా అది మా ఫోన్ స్క్రీన్ కార్డు పగిలిపోయిందండి లేదు టెంపర్ గ్లాస్ వంటిది అదే మాకు గేమింగ్కి మంచిగుండేటట్టు ఏ గ్లాస్ అయితే షూట్ అవుతుందండి

ఓకే ఓకే సార్ ఇది మొబైల్ కది మ్యాట్ వేస్తే మంచిగుంటుంది అంటారా ఓకే ఓకే సార్ ఇది నాది ఒపో ఎస్ సెవెంటీ ఎయిట్ ఉంది దానికి లెవన్ డి గ్లాస్ వెయ్యాలంటే ఎంత ఖర్చవుతుందండి అది లొకేషన్ సికింద్రాబాద్లో అన్నారుగా అది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడండి ఓకే ఓకే ఓకే సార్ త్యాంక్స్ సార్ ఓకే ఓకే